పరిగెత్తేటప్పుడు నాకు కొన్నిసార్లు గాయాలు అయ్యాయి మొదటిసారి మోకాలి నొప్పి తగిలింది తర్వాత అడుగులు ఒత్తిడి ఎక్కువగా అయ్యింది గాయం తర్వాత నాకు మామూలు విశ్రాంతి తీసుకోవటం అలాగే సరైన వ్యాయామం చేసుకోవటం ముఖ్యమైంది అప్పుడు గాయం తగ్గింది దాంతోపాటు శరీరంలోని అన్నీ భాగాలను బలపరచడానికి మంచి హిట్ వ్యాయామం స్ట్రచ్చింగ్ చేస్తు గాయాలను దూర పెట్టే ప్రయత్నం చేశాను గాయాలు నుండి కోలుకోవడానికి ఆహారం కూడా ముఖ్యమైన భాగం సరైన పోషక ఆహారం తీసుకోవడం కూడా సహాయం చేస్తుంది